మీరు ఎవరైనా గాయకులు ఒకరిని మీ ఎదురుగా పాడటం విన్నారా అవును మా కాలేజ్లో ఒక ఈవెంట్ జరిగినప్పుడు మా కాలేజ్లో అరి అరిజిత్ సింగ్ అనే సింగర్ వచ్చాడు అతను అతను నా ఫెవరెట్ చాలా ఫేవరెట్ సింగర్ నేను అరిజిత్ సింగ్ వస్తాడని నేను అస్సలు ఊహించలేదు అతను వచ్చి పాటలు పాడటం కాన్సర్ట్ జరిగింది చాలా పెద్ద కాన్సర్ట్ జరిగింది మా ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అతను పా పాటలు పాడితే మేం అక్కడ నిలుచొని డ్యాన్సస్ కూడా చేసాము అరిచాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము అక్కడ ఉండి అతను పాడిన పాటలల్లో నా ఫేవరెట్ సాంగ్స్ ఏంటంటే వే కం లెయా కలంక్లో ఆ మూవీస్ కలంక్ మూవీ సాంగ్స్లో చాలా బాగా పా పాడాడు ఈ టూ త్రీ మూవీస్లో నాకు చాలా ఇష్టమైన సాంగ్స్ ఇవి అలానే ఈ అనుభవం ఎలా అనిపించింది ఈ అనుభవం నాకు చాలా మెమరబుల్ డే మా కాలేజ్ డేస్లో ఇంకా అలానే ఇంకా ఈ అరిజిత్ సింగ్ మళ్ళీ రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను మళ్ళీ ఇంకోసారి వేరే షోస్ జరిగినా ప్రతీసారి వస్తే బాగుండు అని అనిపించింది ఆ రోజు మాత్రం మా కాలేజ్ డేస్లో నాకు చాలా మెమరబుల్ డే ఏ గాయకులు మీ ఎదురుగా పాడితే వినాలని అనుకుంటున్నారు ఎందుకు ఇంకా ఇలాంటి షోస్ మా కాలేజ్లో కనుక జరిగితే నాకు శ్రేయా ఘోషల్ అర్మాన్ మాలిక్ ఈ సింగర్స్ని అండ్ సిద్ సిద్ శ్రీరామ్ వీళ్ళు సింగర్స్ కూడా వస్తే బాగుండు అనిపించింది వాళ్ళు కూడా నా ఫేవరెట్ సింగర్స్ వాళ్ళు చాలా బాగా పాడతారు వాళ్ళు పాడిన ఫేవరెట్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం